హలో హలో మీ దగ్గర మామిడి కాయలు ఉన్నాయా అండి అదే మేము ఇక్కడ పళ్ళ షాపు ప్లీజ్ వైట్ వైల్ వి కనెక్ట్ యువర్ కాల్ మామిడి కాయలు అవి ఉన్నాయి అని కనుక్కున్నాను అన్నమాట బాగా ఫ్రెష్గా ఉంటాయా

అయితే మా ఇంట్లో పూజ ఉంది అన్నమాట మాకు ఒక రెండు కేజీల ఏమంటారు మామిడి కాయలు ఇంకా రెండు డజన్లు అరటి కాయలు కావాలి పూజా ఉత్సవాలు అందరికి పెట్టాలి ఒక ఒక రోజు అంతా ఉంటాయా నిలువ అంటే ఫ్రెష్షుగా బాగా ప్యాక్ చేస్తాం లేమ్మ మామిడి కాయలు ఎలా ఇస్తారండి కేజీ ఆరు వందల రెండు కేజీలు తీసుకుంటాను అండి ఇది ఎట్లాగో ఎండాకాలం మామిడి కాయలు అంటే రేట్ ఎక్కువ ఇస్తున్నారు అండి నేను మొన్న వెళ్ళినప్పుడు మూడు వందలు కిలో అని చెప్పారు ఇప్పుడు ఆరు వందలు అని చెప్తున్నారు మా వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పారు అన్నమాట మీరు బాగా ఇస్తారని సరే కానీ నేను ఇంకా అరటి కాయలు కూడా తీసుకుంటాను చెప్పాను కదా పూజ అని కొంచెం తగ్గించండి చూసి చూసి మాట్లాడండి మరి ఇది ఇంత రేటు పెంచితే ఎలా సరే అరటికాయలు డజన్ ఎట్లా ఇస్తారండి రెండు వందల సరే నేను రెండు డజన్లు తీసుకుంటాను కదా నాకు రెండు వందల యాభైకి ఇవ్వండి పరవాలేదండి మేము షాప్ చెప్తే అక్కడికి అయిన వచ్చి తీసుకుంటాము అలాగే అదే మీరు కొంచెం రేటు తగ్గించి చెప్తే అదే మీరు కొంచెం రేటు బాగా ఎక్కువ చెప్తున్నారు కొంచెం తగ్గించి చెప్పండి సరే వస్తాను ఈరోజు సాయంత్రం లోపు ఉంటారా అంటే మాది రేపు పూజ స్టార్టు రేపు సాయంత్రం లోపు వస్తా వస్తాను నేను అలాగే సరే కొంచెం చూసి ఇవ్వండి అన్ని తీసుకుంటున్నాను మీ దగ్గర మళ్ళీ చూస్తాను షాప్ దగ్గరకి వచ్చిన తర్వాత చూస్తాను అండి అంటే పూజకి కావాల్సిన సామానులు కూడా ఇంకా కా తీసుకోలేదు తీసుకుందాం అని ఆగాము పూలు పళ్ళతో తీసుకుందాం అని అలాగే అండి అలాగే సరే అండి నేను సాయంత్రం వస్తాను